ఆంధ్రప్రదేశ్లో బయటకి వెళ్ళి చూడవల్సిన గొప్ప ప్రదేశాలు హార్సిలీ కొండలు లంబసింగి జలవిహార ఆలయం ఇలా చాలా గుడులు మరియు పుణ్యక్షేత్రాలు నదులు ఉన్నాయి అవి చూడడానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి